స్కూల్లో నాకు ఇష్టమైన సబ్జెక్టు ఇంగ్లీషు మరియు మ్యాథ్స్ ఇంగ్లీష్ అనేది ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విస్తృతంగా మాట్లాడే భాష మరియు ఇది పాఠశాలలో అత్యంత ప్రజాదరణ పొందిన విషయాల్లో ఒకటి ఇంగ్లీష్ నేర్చుకోవడం విద్యార్థులకు కొత్త సంస్కృతులతో సంపా సంభాషించడానికి మరియు ప్రపంచంలోనే ఇతర ప్రాంతాలకు ప్రయాణించడానికి సహాయపడుతుంది అలాగే మన తెలుగు భాష రాని వ్యక్తులతో మాట్లాడడానికి అలాగే వేరే వేరే రాష్ట్రాలు దేశాలు వారితో మాట్లాడడానికి ఇంగ్లీష్ భాష సహాయపడుతుంది మ్యాథ్స్ అనేది స్కూల్లో మరొక ప్రజ ఆధరణ పొందిన విషయం ఇది మనం ప్రపంచాన్ని అర్థం చేసుకోడానికి మరియు సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడే సాధనం